ఇన్ని వద్దులే తీరా ఏం గాదు ఇప్పుడు మంచిగానే ఉంటానై గాకాఅప్పుడు కోయోడు వచ్చినప్పుడు మాకు బాగా భయం అయ్యింది అయ్యో ఎట్లుంటామో ఏమో మా రాజ్యం గిట్లయింది అని అనుకున్నాం ఇప్పుడు ఆ పిల్లలు పెరుగుతాండ్రు గదా చదువుకుంటాన్రు చదువుకున్న పిల్లలు తెలివికి వచ్చి మాకు మంచి మందులు గోళీలు ఇవ్వాలని పాపం వాళ్ళ ఎక్కడ పడితే అక్కడ తిరిగి మాకు ముసలి వాళ్ళకి అన్నీ అందుబాటులోకి తెప్పించిండ్రు ఇంకా కూడా కావాలంటే మంచి హాస్పిటల్లు ఇక్కడ కావాలే డాక్టర్ అమ్మలు అండ తిరిగిండు ముసలి వాళ్ళ కోసం వయసు వాళ్ళ కోసం అయినే మంచిగానే చూసుకున్నారు మమ్ముల మళ్ళీ మేము వాళ్ళని చూసుకునటానికి గూడా వేరే దా దేశం మేము బియ్యం గాని ఏది గానీ మేము పంపించినామ్ పంపిత్తే గా సుతార్ పని చేసేటోళ్ళు పిల్లలు తెర్రైతే బట్టలు పంపించినాం బియ్యం పంపించినాం వాళ్ళు మమ్మల్ని ఎంతో ఆదరించుండ్రు ఎందుకంటే అయ్యో పలానోళ్ళు గిట్ల ఇచ్చిండ్రు అని మాకు చెప్పిండ్రు మల్లొచ్చి చెప్పితే ఇప్పటికైనా అయినా కానీ ఏదైనా కావాలంటే వ్యాన్లు ఏసుకొని అత్తరు కదా వ్యాన్లు వేసుకొని వస్తే మేము బట్టలు ఇత్తం వాళ్ళకు పిల్లలకు అనాద్ది పిల్లలు కదా మళ్ళీ కూడా వస్తే ఇస్తాం కానీ అత్తలేరు రావాలే వాళ్ళు రావాలే మేము కూడా ఇవ్వాలే దావకాన్రు కూడా మాకు మంచిగా ఉండాలే డాక్టర్లు మంచిగా ఉండాలే అందుబాటులో అన్ని కావాలే ఏదైనా కాని మా దేశం ఇన్నద్దులు తీరా ఏవి లేదు కొంచెం తెలివికి అచ్చింది తెలివి అంటే ఇగా పిల్లలు చదువుతన్నారు కదా ఇంటికి ఇద్దరు ముగ్గురు పిల్లలు చదువుతాండ్రు ఒక్కరున్నోళ్ళు చదువుడే నలుగురు ఉన్నోళ్ళు కూడా చదువుపిచ్చుకునుడే కైకులో కూలో పోయి చదివిపిచ్చుకొని కొద్దిగా పిల్లలు తెలివి కొచ్చినోళ్ళే ఇగ మా ముసలోళ్ళు కూడా తెలివికొచ్చిండ్రు గట్ల ముసలోళ్ళు ఏమి పెట్టకుండా కాని ఏయ్ మనకు ఏదన్నా అవ్వ తెచ్చినాడు ఎవడు అత్తాడు మనం పెట్టాలి అని పిల్లగాళ్ళు మమ్మల్ని బెదిరించి అయినా గుండా పోయి ఆలకిత్తాండు ఏది కావాలంటే అది